నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నృత్యం సాధన నేను రోజు చేస్తూ ఉంటాను ఎలా చేస్తూ ఉంటాను అంటే యూట్యూబ్ చానల్స్లో డ్యాన్స్ మాస్టర్స్ కొంత మంది ఉంటారు వాళ్ళని చూసుకుంటూ నృత్య సాధన చేస్తూ ఉంటాను మేము పేద ప్రజలం కాబట్టి మేము డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేంత స్థోమత లేదు కాబట్టి మేము డ్యాన్స్ అనేవి యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటూ చేస్తాము అంతే కాకుండా సినిమాల్లో వచ్చే డ్యాన్స్ స్టెప్స్ అవి కూడా నేర్చుకుంటూ ఉంటాము రోజు ఉదయం స్కూల్కి వెళ్తాము స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చినాక డ్యాన్స్ అనేది నేర్చుకుంటూ ఉంటాము ప్రతి రోజు ఒక గంట ఒక రోజు ఒక గంట నృత్య సాధన చేస్తూ ఉంటాను కంపల్సరీ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా విసుగు వచ్చినప్పుడు ఏదైనా మంచి డ్యాన్స్ చూడడం సుధా చంద్రన్ వా లాంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీస్కుని మరీ డ్యాన్స్ చేస్తూ ఉంటాను సుధా చంద్రన్ ఆమెకు కాలు విరిగినా మాత్రం ఆమెకు నృత్యం పైన ఉన్న ఇష్టం ఇష్టం మీద ఆమె ప్లాస్టిక్ జైపూర్ లెగ్ కాలు పెట్టుకుని మరీ నృత్య సాధన చేస్తుంది ఆమె కాలు లేని ఆమెనే గంత చేస్తే మేము కాళ్ళు ఉన్నోల్లం ఇంకెంత చెయ్యాలి అని ప్రేరణ నిలుపుకుంటూ ఉంటాము కాలు లేని ఆమెనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని అన్ని సరిగ్గా ఉన్న మేము ఇంకెంత సాధన చెయ్యాలి అంటూ మేము డ్యాన్స్ చేస్తూ ఉంటాము ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము ఏమైనా కఠినమయిన స్టెప్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెక్కువ టైం కేటాయించి మరీ స్టెప్స్ నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అది డ్యాన్స్ స్టెప్స్ వాళ్ళని చూసుకుంటూ మరీ వేరే వాళ్ళు ఆడితే వాళ్ళని చూసుకుంటూ మరీ నేర్చుకుంటాను వాళ్ళు చెప్పకపోయినా గానీ వాళ్ళని వాళ్ళని చూసుకుంటూ నేను ఎక్కువ ఎక్కు ఎక్కువగా స్టెప్స్ నేర్చుకుంటూ ఉంటాను ఇది నా ప్రేరణ యొక్క ప్రత్యేకత